కోడి పిల్లలను ఫస్ట్ ఒక ఒక ప్లేస్ నుంచి మళ్ళీ ప్లేస్కి తీసుకుపోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి మంచిగా ఊపిరి ఆడేటట్టు మంచిగా జాలీలు అవి పెట్టాలి మీద అవి కప్పాలి కవర్ కప్పాలి మధ్యలో మధ్యలో ఆపి నీళ్ళు పెట్టాలి దానా పెట్టాలి మంచిగా అవి చావకుండా లేకపోతే ఊపిరి ఆగి చనిపోయే ప్రమాదం ఉంటుంది డ్రైవర్ మూడు మూడు గంటలకి అలా ఆపి వాటిని చూసుకోవాలి లేకపోతే అవి చనిపోతే నీళ్లు ఆకలికి దూకకు మక్కలు అవి ఇవి పొయ్యాలి వీటికి దాన పెట్టాలి మంచిగా నీళ్ళు పెట్టుకుంటూ తీసుకుపోవాలి వేరే ఊరి నుంచి మళ్ళీ వేరే ఊరికి తీసుకువచ్చుడు కదా అందుకనే మనం వాటిని జాగ్రత్తగా తెచ్చుకోవాలి మంచిగా దానా పెట్టాలి వాటిని దానా పెట్టి మధ్యలో మధ్యలో ఆపాలి చూసుకోవాలి వాటికి మక్కలు జొన్నలు అవి నీళ్ళు పెట్టాలి అవి మంచిగా ఉన్నాయా లేవా చూసుకోవాలి లేకపోతే అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది డ్రైవర్ ఆపాలి మధ్యలో ఆపి రెండు మూడు గంటలు చూసుకోవాలి చూసుకుంటే అవి మంచిగా